టెక్నాలజీ విద్యా పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చండి అనేక మార్గాల్లో ఇది విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు విద్యా సంస్థలకు మేలుని చేసింది ముఖ్యమైన కొన్ని మార్గాలు ఇవి ఆన్లైన్ క్లాసులు విద్యార్థులు ఎక్కడి నుండైన శిక్షణ కొండి అవకాశం కలిగింది వీడియో కాలింగ్ ప్లాట్ఫార్మ్స్ జూమ్ గూగుల్ మీట్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా ప్రత్యక్ష పాఠాలు అందుబాటులో ఉన్నాయి రికార్డెడ్ క్లాసులు చూసే అవకాశం ఉండడంతో విద్యార్థులు విలీనమైనప్పుడు పునఃశిక్షణ పొందవచ్చు